బోడో భాష అనేది అస్సాం యొక్క అధికార భాస బెంగాలీ అనేది బెంగాలీ బంగ్లాదేశ్ యొక్క అధికార భాస బంగ్లాదేశ్లో విస్తృతంగా తొంభై ఎనిమిది శాతం బంగ్లాదేశీయులు బెంగాలీని మాట్లాడతారు ఇక్కడ తెలుగు భాసకు ఎటువంటి ప్రాతినిధ్యము లేదు ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ తెలుగు భాష ఈ బోడో బెంగాలీ భాషలు దగ్గరదగ్గర పోలికలుగా ఉంటాయి ఒకే విధంగా ఉంటాయి కానీ ఈ భాష విధానం వేరువేరుగా ఉంటుంది దేవనాగరి లిపి వివిధ భాషలకు దగ్గరి పోలికతో చిన్న చిన్న తేడాలు ఉంటాయి బెంగాలీ లిపి తూర్పు నాగరి లిపి వ్యవస్థకు చెందినది ఒకే మూలాన్ని కలిగి ఉన్నందున అవి చాలా పోలి ఉంటాయి